ఆ అవునండి ఆ చెప్పండి వివిధ రకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్ని ఉన్నాయండి మీకు ఎలాంటివి కావాలి అంటే రోజు లిల్లీ సన్ఫ్లవర్ ఇలాంటివి

ఉన్నాయండి మీ అంటే మీకు ఫ్రెష్ కావాలా ఆర్టిఫిషియల్వి కావాలా ఇస్తామండి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా మేము కూడా డిజైన్ చేయడానికి వస్తారంటే మేమ జస్ట్ ఇస్తే మీరే డిజైన్ చేసుకుంటారా వచ్చి చేస్తామండి వచ్చి ఓకే అండి మీకు ఎప్పుడు డెలివరీ అంటే డెలివరీ డేటు టైమింగ్సు

అంటే ఇప్పుడు మీకు ఎన్ని కే జీలు కావాలి ఓకే ఓకే మేము అన్నీ చేస్తామండి అంటే ఒకటే సార్ ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తారా ఒక్కొక్కసారి వచ్చి తీసుకుంటారా అని డెలివర్ చేయడానికి ఓకేే ఒక్క కే జీ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా మీరు వివరాలు పంపిస్తే అన్ని ఫీజ్ పక్కకు పెడతాం మీకు ఇన్ని కావాలి ఓకే అండి